ఒక ట్యాక్సీ కావలెను డ్రైవర్కు కాల్ చేశాము మేము వేమలవాడకు కొండగట్టకు వెళ్తున్నాము మా పిల్లలతో సహా రెండు రోజులు పడుతుంది కాబట్టి రేపు ప్రొద్దున నాలుగు గంటల నుండి వేమలవాడకు కొండ గట్టుకు రెండు రోజులు పోతాము కాబట్టి ఎంత ట్యాక్సీ అడుగుతారో ఒక చిన్న కార్ కావలెను కాల్ చేశాము రెండిటికి దర్శనాలు రెండు రోజులు పడుతుంది కాబట్టి ఎంత అవుతుందో తెలియజేయగలరు మా పిల్లలతో సహా తిరిగి రావాలని అనుకుంటున్నాము ఎంత అవుతుంది పిల్లలు ఇద్దరు మేము ఇద్దరం వాళ్ళ బాబు మా అల్లుడ్లు అందరికి ఎంత పడుతుంది కారుకు రేపు ప్రొద్దున నాలుగు గంటలకి వెళ్తాము రెండు రోజుల తర్వాత వస్తాము తీసుకుపోవాలి తీసుక రావడానికి ఎంత పడుతుంది